ఆంధ్రదేశంలో పర్యాటకులు ఈదటానికి సూర్యరశ్మి స్థానానికి నీటి క్రీడలు సందర్శించగల కొన్ని ప్రదేశాలు మన విజయవాడ బీచ్ విజయవాడ ఒకటుంది నెల్లూరు బీచ్ ఒకటుంది కాకినాడ బీచ్ ఒకటుంది మన మన విశాఖ బీచ్ ఒకటి ఉంది ఈ యొక్క నే నెల్లూరు బీచ్ చాలా బాగుంటుంది స్నానాలు గట్టా చేయడానికి సూర్యరశ్మి స్నానాలు చేయడానికి అక్కడ నెల్లూరు బీచ్ చాలా ఇదిగా ఉంటుంది అదే వైజాగ్ బీచ్ కాకినాడ బీచ్ అదే మన విజయవాడ బ బీచ్ కూడా చాలా బాగుంటుంది మరి గోదావరి ఆ యొక్క స్నానం చేసి దేవుణ్ణి దర్శించటానికి ఈ యొక్క బీచ్లు ప్రసిద్ధి గాంచినవి ప్రసి ప్రసి ఈ ప్రసిద్ధి గాంచినవి సం సముద్ర తీర పట్టణాలలో బీచ్ వైజాగ్ బీచ్ కాకినాడ బీచ్ నెల్లూరు బీచ్ ఈ నెల్లూరు బీచ్ ఈ ఈ బీచ్లు ఈ బీచ్లు రిసార్టులు ఉన్నాయి రి రిసార్టులు ఉన్నాయి ఎందుకంటే బీచ్లు వెళ్ళడానికి ప్రైవేట్ బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయి షేర్ ఆటోలు ఉన్నాయి షేర్ కార్లు కార్లు అన్నీ ఉన్నాయి అన్నమాట తీసుకెళ్లి వారి యొక్క స్థానాల్లో చేర్చుకొని మళ్ళీ తీసుకవచ్చి దేవుని దర్శనం చేసుకుని తీసుకవచ్చి మనం అలా ఒక మా ఇంటికి వెళ్ళటానికి షేర్ ఆటోలు షే మొత్తము ట్రిప్పులు అన్నీ ఉన్నాయి అదంటే వైజాగ్ బీచ్ ఒకటుంది కాకినాడ బీచ్ ఉంది నెల్లూరు బీచ్ ఉంది మన ఈ అన్నీ బీచ్లు కూడా మన ఆంధ్రదేశంలో మ మ మంచి పర్యాటక సందర్శించే బీచ్లు